ప్రార్ధనలు పూజల గురించి అబద్ధాలు చెబుతారు అట్ల చెబితే వాళ్ళకి ఏమి వస్తుందో కూడా నాకు అర్థం కాదు అసలు వస్తుంది చాలా కోపం వస్తుంది కొంత మంది ఉంటారు కదా మీకు ఇట్లా మొక్కుకుంటే జరుగుతుంది మంచి జరుగుతుంది అట్ల మొక్కుకుంటే మంచి జరుగుతుందని అని అని అంటారు కానీ అవి అట్ల జరగనే జరగవు అవి కేవలం ఆ దేవుని గురించి మనం నమ్మడానికే అట్ల వచ్చి ప్రార్ధన చేయాలి పూజలు చేయాలి అని అంటారు కానీ అట్లా పూజలు ప్రార్ధనలు చేస్తే పేదవాళ్ళకి డబ్బులు లేకుండా పోతాయి అట్ల చేసే అట్ల దేవునికి చేసే బదులు దేవుని పేరు చెప్పి వేరే వాళ్ళకి సహాయం చేస్తే ఇంకా దేవుడు ఎంతో సంతోషిస్తారు ఇట్లా అనవసరముగా అవి జరగని వాటి గురించి కూడా పూజలు హోమాలు ప్రార్ధనలు చేసి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు అట్ల పెట్టే బదులు దేవుని పేరు చెప్పి వేరే వాళ్ళకి సహాయం చేయాలి ఇది ఇది నాకు మస్తు కోపం వస్తది ఇలా చేస్తే ఎంత చిరాకు కూడా లేస్తుంది అసలు ఇట్ల చేయద్దు అది తప్పు దేవుడు కూడా అట్లా వాళ్ళకి అట్లా చేసిన వాళ్ళని క్షమించరు కూడా క్షమించరు ఎందుకంటే దేవుడు మంచివాడు కాబట్టి దేవుని గురించి మనం ఎలాంటి చెడు విషయాలు బయట చెప్పకూడదు దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా నమ్మి దేవునికి ప్రార్ధనలు పూజలు చేయాలి దేవుని గురించి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు అసలు అలా అబద్ధాలు చెప్తే వాళ్ళని మనిషి అని కూడా అనరు ఇలాంటి విషయాలలో నాకు చాలా కోపం వస్తుంది